ముందుగా అంటే ఎలా ఆలోచిస్తాము ఏదైనా ఒక విషయం ఫస్ట్ వాళ్ళకి వాళ్ళతో డిస్కషన్ చేయటం వాళ్ళు ఎలా దీని గురించి ముందు మనకు వెళ్ళారు తర్వాత ఫస్ట్ మీరు ఏంటి మీరు దీని గురించి ఎలా స్టార్ట్ చేశారు ఇండస్ట్రీ ఈ పరిశ్రమలో దాని గురించి నేను మాట్లాడతాను తర్వాత వాళ్ళు చేసిన వాటి కంటే కూడా మనము ఇంకా ఎలా ముందు వెళితే భవిష్యత్ అనేది మనకు బాగుంటుంది అనే దాని గురించి నేను చర్చిస్తాను ఫస్ట్ తర్వాత వచ్చి ఎక్కడైనా భవిష్యత్తులో మనకు ఈ పరిశ్రమలో ఎలాంటి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అనే దాని గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను